హలో హలో సార్ యాక్చువల్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను ఒక కోర్స్ కూడా నేర్చుకున్నాను మన సెలీనియం అండ్ ఇంకా ఎస్క్యూఎల్ నేర్చుకున్నాను సో వాటి మీద ఏమన్నా జాబ్స్ ఉన్నాయా ఇప్పుడు లేదు ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రెషర్ కానీ నేను ఆల్రెడీ కోర్స్ దాని గురించి నేర్చుకున్నాను వేరే అన్న దగ్గర

అయిపోయింది సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ టూ ఓకే

యాక్చువల్ నాకు యా అదే చెప్ చెప్తాం అనుకుంటున్న నేను ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం అంత పర్ఫెక్ట్ రాదు సో ఇంగ్లీష్ కూడా మాట్లాడలేను ఏదైనా జాబ్ రావాలంటే సో అవన్నీ మీరు చెప్తారా ఓకే అంటే ఇప్పుడు వీటికి మనీ పే చేయాలా ముందే మనం ఏమన్న రీఫండ్ క్యాండిడేట్స్ అయితే మళ్ళా ఒకవేళ మనం జాబ్లో సెలెక్ట్ కాలేమంటే ఓకే చెప్పండి ఇప్పుడు ఏమన్నా అప్లికేషన్ ఏమన్నా ఉంటదా ఇప్పుడు ఫిల్అప్ చేయడానికి ఓకే ఆఫీస్ ఎక్కడ ఉన్నది అచ్చా ఓకే అండి గ్యారేజ్

వచ్చేటప్పుడు ఇంకేంమన్నా సర్టిఫికెట్ చేయాలా ఆధార్ కార్డు సమథింగ్ లైక్ థట్ ఓకే ఓకే సరే రేపు టెన్ కల్లా వచ్చేస్తాను ఓకే అది

బాయ్